హలో హలో చెప్పండి మేడం మీ ట్వీటర్లో చెప్పండి మేడం హాయ్ మ్యామ్ ఇక్కడ స్పెషల్స్ ఏమైన ఉంటాయా మేడం ఓకే అవునా ఇంకా ఓకే మటన్ పాయ కూడా ఉందా మేడం

ఓకే సలన్ అవునా ఓకే మేడం నాకు మటన్ దమ్ బిర్యానీ ఒకటి మటన్ పాయ ఒకటి నాకు చాలా స్పైసీగా ఉండాలి కొంచెం ఒకటి స్పైసీగా ఉండేది ఒకటి చేయండి ఒకటి కొంచెము తక్కువగా స్పైసీతో పిల్లలకు చేయండి నాకు కొంచెము తొందరగా ఇస్తే కొంచెం పిల్లలు ఆకలితో ఉన్నారు కదా ఓకేనా మేడం ఎంత కొంచెం దాంతో పాటు ఐస్ ఐస్ క్రీమ్ ఒక కూల్ డ్రింక్ పెద్దది కుడా టూ లీటర్స్ది ఇవ్వండి ఇంకా ఏమైన స్పెషల్ ఏమైన ఉందా మేడం అంటే అందరికి మీరు తయారు చేసే లోపు ఏమైన నాకు చాట్ కానీ మంచూరియా ఏమైన వెరైటీ ఉన్నాయా స్నాక్స్ స్పెషల్ కావాలి హాటే కావాలండి బేబీకార్న్ చికె విత్ చికెన్ మంచూరియ రెండు కలిపి ఉంటుంది అండి ఒకటి చేయండి అది ఒక టూ ప్లేట్స్ పంపించండి ఈ లోపు తింటు ఉంటే మీరు దమ్ బిర్యానీ తెండి ఫస్ట్ అయితే ఇది పంపించండి ఓకే ఓకే మేడం కొంచెం ఇవి ఫస్ట్ మంచూరియా అవి పంపించండి అవి తిన్న తరువాత కూల్ డ్రింక్ ఈ లోపు తె తెద్దురు ఐస్ క్రీమ్ ఒకటి ఐస్ క్రీమ్ ఒకటి చాలు ఒక పెద్దది టూ లీటర్స్ బాటిల్ ఒక డ్రింక్ స్ప్రైట్ ఓకే మేడం కొంచెం త్వరగా తెండి

ఓకే థ్యాంక్ యూ అండి